హలో నమస్తే సార్ మేము మీరు హాస్టల్ మేనేజరా సార్ మీరు అదే సార్ నేను మా బాబుని ఒక వన్ మంతు కోచింగ్ కోసం అనీ హాస్టల్లో ఉంచాలి అనుకుంటున్నాను సార్ వన్ మంత్కి పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు సార్ మీరు అవునా సార్ అంటే ఎట్లా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ హాస్టల్లో హాట్ వాటర్ సార్ చెప్పండి సార్ సార్ అంటే ఫుడ్ ఎట్లా సార్ మంచి మంచి హెల్తీ ఫుడ్డే పెడతారా అంటే చెప్పారు కదా హోమ్ ఫుడ్ అంటారులే కానీ ఫుడ్ అంత బాగుండదని విన్నాను మీ హాస్టల్లో ఎట్లా ఏమున్నాయి ఎట్లాంటి స్పెషల్స్ పెడతారు సార్ అవును సార్ సార్ అవునా సార్ ఈ అదే సార్ ఈవినింగు స్నాక్స్ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా స్నాక్సు సార్ ఓకే ఓ అదే సార్ రోజుకో రకం పెడతారు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారా బ్రేక్ఫాస్టు ఎయిట్ టు నైన్ అవునా సార్ ఓకే సార్ ఒక వన్ మంతు వన్ మంత్ ఆర్ టూ మంత్సు అంటే ఫస్ట్ ఒక వన్ మంత్ చూస్తాం సార్ ట్రై చేస్తాము ఓకే మాకు సాటిస్ఫ్యాక్షన్ అనిపిస్తే బాబుని కోచింగ్లో జాయిన్ చేద్దామని ఓకే సార్ దాని గురించే కనుక్కుందామని రేపు వస్తాము సార్ రేపు వచ్చి మిగతా డీటెయిల్స్ తీసుకుంటాము ఫీ అంతా పే చేస్తాము సార్ ఓకే సార్ ఓకే ఓకే